చిన్నతనంలో నా మూడవ తరగతి చదువుతున్నప్పుడు నేను శ్రీ విద్యా భారతి స్కూల్ అనే స్కూల్లో చదివే వాడిని ఆ స్కూల్ల్లో పిక్నిక్కి తీసుకువెళ్ళారు పిక్నిక్ అనగా టూర్ ఓషన్ పార్క్ అనే పేరు గల పిక్నిక్కి తీసుకెళ్ళారు అక్కడ మేము ఎంతో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము మా చిన్ననాటి ఫ్రెండ్స్తో కూడా మేము చాలా ఎంజాయ్ చేసాము మా చిన్ననాటి ఫ్రెండ్స్తో అది చాలా గొప్ప జ్ఞాపకాలు ఏర్పరచుకున్నాము మేము ఆ యొక్క సంఘటనకి ఎంతో చాలా జ్ఞాపకాలు వెలువరిచాయి ఆ జ్ఞాపకాల వల్ల మేము ఈరోజు చాలా జ్ఞాపకాలు మేము ఇప్పుడు గుర్తించుకోగలుగుతున్నాము చిన్నప్పుడు స్కూల్ లైఫ్ అనేది ఎవరికైనా ఒక ముఖ్యమైన ఘటనే ఆ ఘటన ప్రతీ ఒక్కరికి ఉంటుంది పిక్నిక్ అనేది ఒక చిన్న పిల్లలకి ఒక ఉత్తేజపరిచే ఒక ఘటనగా తీసుకోవచ్చు ట్రిప్పులో నేను చాలా వెళ్ళాను కానీ స్కూలుకు వెళ్ళిన ట్రిప్పుల కంటే ఏది మిన్నది కాదు ఉన్న ట్రిప్పులు చాలా బాగుంటాయి ఎందుకనగా అప్పుడు చిన్నప్పుడు చిలిపి పనులు మనకు చాలా ఉత్తేజపరుస్థాయి వాటిని బట్టి మనం చిన్ననాటి లైఫ్ మనకి మళ్ళీ తిరిగి రాదు ఆ లైఫ్ అనేది మనకి చాలా ముఖ్యం ఆ టైంలో మనము ఎన్ని చిలిపి పనులు చేసాము అటువంటి పనులు మనము చాలా ఎన్నో ఉంటాయి అవి ఇప్పటికీ మనకి ఎన్నో గుర్తుకు వస్తుంటాయి ట్రిప్పులనేది మనిషికి ముఖ్యమైన ఘటన ఎందుకనగా ట్రిప్పుల వలనే మనకి ఏదైతే డిప్రెషన్ ఉంటుందో డిప్రెషన్ ఏదైతే ఉంటుందో అది మనకి వెళ్ళిపోతుంది చిన్నప్పుడు మాకు యాదగిరిగుట్ట అనే దేవస్థానానికి తీసుకెళ్ళారు ఆ దేవస్థానంలో చాలా వివిధ ప్రాంతాలు ఉన్నాయి ఆ యాదగిరిగుట్ట ఆలయంలో నరసింహ స్వామి వెలసి ఉంటాడు అక్కడ స్విమ్మింగ్ పూల్ లాగా ఒక నది ఉంటుంది ఆ నది ఎంతో సుందరంగా ఉంటుంది అక్కడ స్నానం చేస్తే ఎంతో హిమాలయాలకు వెళ్ళినట్టుగా ఉంటుంది అక్కడికి వెళ్ళాలంటే ఎంతో పుణ్యం చేసి ఉండాలి ఎందుకనగా అది ఆ భాగ్యం ప్రతి ఒక్కరికీ దక్కదు ఓన్లీ హిందువులకే ఆ భాగ్యం కలిగి ఉంటుందని నా అభిప్రాయం అలాగే మా చిన్నప్పుడు శ్రీశైలంకి కూడా తీసుకువెళ్ళారు అది మా ఇంటి దగ్గర నుంచి ఒక రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శ్రీశైలంలో శివపార్వతులు వెలిసి ఉంటారు అక్కడ చాలా బాగుండేది ఏది అంటే నది డ్యాం ఆ డ్యాంలో చాలా వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి ఆ యొక్క సంఘటన చూడటానికి కళ్ళు రెండు కళ్ళు సరిపోవు అంతా బాగా ఉంటుంది ఆ నది ప్రవాహం మన మనసుని ఎంతో ఉత్తేజపరుస్తుంది మనల్ని ఎంతో ప్రోత్సహిస్తుంది ఎంతో సంతోషింపజేస్తుంది అక్కడ చేపలు పట్టే వారు కూడా చాలా మంది ఉంటారు చేపలు పట్టేవారు వాళ్ళతో మనం చేపలు కొని వండు వండించుకోవచ్చు అలా మేము చిన్నప్పుడు చేసాము అలా మా సార్ వాళ్ళు వెళ్ళి అలా చేసి మాకు ఇచ్చారు మరి మేము ఆ జ్ఞాపకాలని మరల గుర్తు చేసుకోవాలని మేం మళ్ళీ ఇరవై సంవత్సరంలో ఇరవై సంవత్సరాలు వచ్చిన తరువాత మేము మళ్ళీ మా ఫ్రెండ్స్తో చిన్ననాటి ఫ్రెండ్స్తో వెళ్ళాము అక్కడికి వెళ్ళి మళ్ళీ అవే ఘటనలు ఘటనలను మళ్ళీ గుర్తు చేసుకున్నాము ఇలా ఎన్నో సంఘటనలు మనకి ఉన్నాయి ఆ ఘటన వలన మేము ఈరోజు ఇలా ఉన్నాము ఇవి ఇంకా చాలా ఉన్నాయి ఇవి ముఖ్యమైన ఘటనలు ఒక మనిసికి చిన్నపుడు ఇవి ముఖ్యమైన ఘటనలుగా తీసుకోవచ్చు ఇలా ఉండడముతో ఇంకా మేము వండర్లా అనే ప్రదేశానికి వెళ్ళాము అక్కడ ఎన్నో ఆడుకునే వస్తువులు ఉన్నాయి అక్కడ వాటర్ఫాల్స్ ఉన్నాయి ఇది నా యొక్క చిన్నతనం స్కూల్ కాలేజీ ట్రిప్పులకు వెళ్ళిన ప్రదేశాలు ఇవే నా జ్ఞాపకాలుగా తీసుకున్నాను నేను